మా జీవనోపాధిలో కరెంటు ఆధారపడుంది కరెంటు కోతల సమయంలో ఇది చాలా ప్రభావితం చేస్తుంది దీనికి మారుగా మేము సోలార్ లైట్లను ఉపయోగిస్తాము సోలార్ లైట్ సూర్యుడి నుండి శక్తిని ఉపయోగించి వెలుతురును ఉపయోగించవచ్చు అలాగే బ్యాటరీ లైట్లు ముందుగానే ఉత్పత్తి చేయబడిన శక్తిని ఉపయోగించి వెలుతురిని ఉపయోగించవచ్చు ఇక్కడ జనాలు ఇన్వేంటర్లు ఉన్నాయి ఇన్వేంటర్లు డీసీ శక్తిని ఏసీ శక్తిగా మారుస్తాయి ఇది విద్యుత్ పరికరాలను నడపడానికి ఉపయోగించవచ్చు విద్యుత్ కోతల సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది విద్యుత్ కోతులలో కోతలకు సిద్ధంగా ఉండటానికి మీరు జనరేటర్ను సోలార్ లైట్లను లేదా బ్యాటరీ లైట్లను వంటి వెలుతురు మూలాలని కలిగి ఉండాలి అని నేను భావిస్తున్నాను ఇన్వేంటర్లు కూడా కలిగి ఉండ ఉండాలనుకోవచ్చు ఇది విద్యుత్ కోతల సమయంలో మీ విద్యుత్ పరికరాలను నడపడానికి మిమ్మలని అనుమతిస్తుంది